సార్ బిర్యాని షాపేనా సార్ సార్ బిర్యానీస్ ఏమున్నాయి సార్ రెడీగా ఓకే ఓకే చికెన్ బిర్యానీస్లో వెరైటీస్ ఏమున్నాయి సార్ చికెన్ మటన్లో మాదాంట్లో సార్ ఓకే సార్ అయితే ఉలవచారు మటన్ బిర్యానీ ఒకటి కాస్ట్ ఎంత సార్ కాస్ట్ ఎంత సార్ ఓకే సార్ అది ఒకటి వింగ్స్ ఒకటి లాలీపాప్ ఒకటి సార్ ఎంత టైం పట్టిద్ది సార్ మాకు ఇంటికి రావటానికి ఓకే సార్ అండ్ ఆర్డర్ తీసుకోండి సార్ అడ్రస్ శ్రీకాకుళం అంటే స్కూల్ దగ్గరికి వస్తారు కదా సార్ గవర్నమెంట్ స్కూల్ దగ్గరికి దాని పక్కన రోడ్లున్నాయ్ సార్ అక్కడికి వచ్చి కాల్ చేస్తే నేను బయటకి వస్తాను ఆ స్కూల్ పక్కన థర్డ్ బిల్డింగే సార్ తెలుసా ఓకే సార్ ఇంకేమి ఉన్నాయి సార్ మన దగ్గర వెరైటీస్ ప్రాన్స్లో ఏమున్నాయి ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ అయితే థ్యాంక్ యు చాలు సార్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ ఇవి లేదా సార్ ఆ ఓకే సార్ నేను అయితే చేస్తాను చూడండి సార్ ఒకసారి ఓకే సార్